పాతతరంతో పోల్చుకుంటే గనుక ఇలాంటి కొత్త తరంలో టెక్నాలజీ అభివృద్ధిలో చెందినటువంటి ఈ సమయంలో నేను చాలా మార్పులను వ్యవసాయంలో చూట్టం జరిగింది అందులో ఏంటంటే మనకు ముఖ్యంగా కలుపు తీయటానికి అప్పట్లో మనుషులవాళ్ళని పెట్టేవాళ్ళనమాట వాళ్లకి కూలీలు ఇవ్వటం వల్ల

చాలా ఈజీగా తీసేస్తున్నారు తీసేసి మనకి చదును చేయటం జరుగుతుందనమాట మనకి పొలమంతా కూడా చదును చేయటం వల్ల ఏంటంటే భూమి అనేది సారవంతమయ్యి ఆ తరువాత మనం విత్తనాలు వేయగానే ఫలించేటట్టుగా ఉంటుందనమాట అలాగే విత్తనాలు వేయటానికి కూడా ఇప్పుడు అధునాతనమైనటువంటి యంత్రాలు అనేవి వ్యవసాయంలో ప్రారంభించటం జరిగింది కూడా పట్టాన ప్రాంతాల ప్రజలకు కొంచెం అందుబాటులో ఉండే అవకాశముంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇప్పటికి కూడా కొంచెం వ్యక్తుల చేత మనుషులే కొంచెం చేసుకోవటం నేను చూస్తూ ఉంటాను కానీ ఇప్పుడైతే ఎద్దుల ద్వారా పొలమనేది దున్నడమనేది అప్పట్లో ఉండేది కానీ ఇప్పట్లో అయితే మనకి ట్రాక్టర్ ద్వారానే చాలా వరకు దున్నేస్తున్నారు ఇంకా అడ్డుబండలు ఇంకా చెట్లు లాంటివి అడ్డుగా ఉన్నాయనుకుంటే గనుక దాన్ని ఈసీగా క్రైన్లతోనూ వాటితోనూ తొలగించేస్తున్నారనమాట అలాగే ఈ పశువుల నుంచి వచ్చిన వ్యార్థాలంటే పేడ అలాంటి వాటిని ఆర్గానిగ్గా ఇప్పుడు ఉపయోగించడానికి కూడా ప్రోసెస్ చేయడానికి కూడా యంత్రాలు అనేవి వచ్చాయి వాటి ద్వారా వెయ్యటం జరుగుతుందనమాట అలాగే ఇప్పుడు చెరుకు పంట కానీ మనకి వరి పంట కానీ ఇంకా అలాంటివి కట్ చేయటానికి ఇప్పుడు యంత్రాలనేవి వచ్చాయనమాట మనకి గోదుమలు పంటలు పండే చేయటానికి ప్రోసెస్ చేయటానికి యంత్రాలు కూడా వచ్చేశాయ్ అంటే వాటికి పొట్టనేది ఈజీగా తొలగించటానికి ధాన్యమనేది బస్తాల్లోకి నింపడమనేది కూడా ఇప్పుడు వ్యక్తులవసరమనేది కొంచెం తక్కువగానే ఉంటుంది వ్యవసాయంలో అలాగే ఇంకా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా మంచి మంచి దీని గురించి కోర్సులు కూడా పెట్టించి వ్యవసాయం గురించి నేర్పించటం జరగటం వల్ల కూడా వారు కూడా ఇచ్చే సలహాను ఇందులో యూస్ చేసి రైతులే కాకుండా ఇంకా చాలా మంది వ్యవసాయం చేసేవారు అభివృద్ధి అనేది పొందుతున్నారు లాభం కూడా పొందుతున్నారు అలాగే విత్తనాల్లో నాణ్యత ఎంత ఉంది అనేది కూడా ఇప్పుడు మనకి గవర్నమెంట్ అనేది ఒక సింబల్ ద్వారా కానీ మనకి ఒక వర్క్ షాపుల్లాంటివి పెట్టి కూడా చూపించటం జరుగుతుంది దీని వల్ల రైతులు నష్టపోకుండా ఉంటున్నారనమాట అలాగే ఇప్పుడు ఏంటంటే ఇంజనీరింగ్ వాళ్ళు కూడా రాకరకాలైనటువంటి యంత్రాలు కనిపెట్టి వాటిని మనకి వ్యవసాయంలో ఈజీ చేయటానికి ఇంకా చాలా మంది యువ శాస్త్రవేత్తలు యువ ఇంజినీర్లు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా వ్యవసాయానికి మంచి రోజులు తెచ్చాయని మనం గమనించొచ్చు